భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండగలు వచ్చేసి సంక్రాంతి ఉగాది దసరా వినాయక చవితి దీపావళి ఇలా చాలా పండగలు ఉన్నాయి వాటిలో సంక్రాంతి పండగకు ఐదు నుంచి వారం రోజులపాటు సెలవులు ఇస్తారు సంక్రాంతి పండగ మూడు రోజులు జరుపుకుంటారు అందు మొదటి రోజు కనుమ భోగి భోగీ రోజు ఆడపిల్లలు అందరూ ప్రొద్దున్నే తల స్నానం చేసి ముగ్గు వాకిట్లో ముగ్గు వేస్తారు వాటిలో గొబ్బిళ్ళు పెడతారు పిండివంటలు చేసుకొని తింటారు రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి ముగ్గు వేసి అమ్మాయిలు ముగ్గు వేస్తారు అబ్బాయిలు అందరూ పతంగులు ఎక్కిస్తారు అని అందరూ సంతోషంగా ఉంటారు మూడవరోజు కనుమ

ర వినాయకుడిని కొనుక్కొని వచ్చి పూజలు చేస్తారు వినాయకుడిని నవరాత్రులు నవరాత్రులు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని పూజలు నిర్వహిస్తారు నవ నవరాత్రి రోజు వినాయకున్ని చెరువుల్లో చెరువుల్లో నిమజ్జనం చేస్తారు అలాగే ఇంకో తెలుగు భారత దేశంలో ముఖ్యమైన పండగ దసరా దసరా మరియు బతుకమ్మ బతుకమ్మ రోజు అందరూ సంతు సంతూ ఎంతో సంతోషంగా బతుకమ్మను పువ్వులతో అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి సాయంత్రకాలం సాయంత్రకాలంలో అందరూ